హలో బుక్ స్టోర్సా అమ్మా హలో ఏ ఊరండి మాకు ఒక పది షార్ట్ నోట్సు ఒక పన్నెండు లాంగ్ నోట్సు కావాలమ్మ ఇంకేం ఉన్నాయండి పెన్లు గట్రా ఉన్నాయండి పెన్లు ఎలా పడతాయి షార్ట్ నోట్స్ ఎంత పడతాయమ్మ లాంగ్ నోట్స్ ఎంత పడుతుంది

మనకి పెన్లు వచ్చి పెన్ ఎలా అండి పెన్లు ఎలాగ బాక్స్ అయితే వన్ ఫిఫ్టీయా ఏ ఊరమ్మ రావులపాలెమా హలో అలాగే అలాగే అలాగే ఆ డ్రాయింగు యా